ప్రస్తుతం సమాజంలోని ఎంతో మంది వ్యాపారవేత్తలు క్రొత్త వ్యాపారవేత్తలు వస్తున్నారు ఇందు భాగంగా ఇప్పుడు కొ విస్తరాకులు విస్తరాకులు పూర్వం విస్తరాకులు ఆకులు చెట్టు నుండి వచ్చేవి ఆ ద్వారా ఇచ్చి కానీ ఆ చెట్టు నుంచి వచ్చినవి ఇప్పుడు చెట్లన్నీ కొట్టడం వల్ల క్రొత్త పద్ధతిలో పేపరుతో ఆకులు తయారుచేసి విస్తరాకులు తయారు చేసి భోజనం ఆకులు టిఫిన్ ఆకులు భో తయారు చేసే మిషన్లు వచ్చాయి ఆ వ్యాప మద్దతు చేయడం వలన ప్రభుత్వానికి ఎంతో మందికి ఉపాధి సహాయం ఉపాధి కూడా కల్పిస్తుంది ఆ మెషిన్స్ ఊపు నుంచే మెషిన్స్ వలన అదే ఆ ఆకులు తయారు చేసే మెషిన్లు కొనుక్కోవాలీ కొనడానికి ప్రభుత్వం లోన్లు ఇస్తుంది దాని వలన ఏమవుతుందంటే అది తయారు చేసి అమ్మటం వలన చెట్ల నుండి వచ్చేటటువంటి చెట్లు లేకపోవడం వలన ప్రజలకి ఈ విధంగా ఆకులు అదే విస్తరాకులు టిఫిన్ ఆకులు తయారుచేయటం వల్ల పేపర్సు యూజ్ అవుతుంది ఆ పేపరు మొక్కల నుంచే వస్తున్నాయి అంతేకాకుండా దానివలన అది ఒకవేళ అదీ ఆ పేపరు రీయూజిబుల్ అవుతుంది అదీ కాకపోయినా ఒక భూమిలో ఉండిపోయినా సరే అదీ కరుగుతుంది నీ ప్లాస్టిక్ వాడకం అనేది కరగదు కానీ నా కాగితం వాడకం అనేది చాలా ఎక్కువగా కరుగుతూ ప్రభుత్వం దానికోసమని చిన్న చిన్న ఉపాధులు కల్పించడం కోసం ప్రభుత్వం ఏంటి ఎంతోమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇప్పుడు వచ్చే నాయకులు కూడా ఎంతోమందికి సహాయం చేసి వాళ్ళకి ఉపయోగపడుతున్నారు క్రొత్త వ్యాపారాలు చేయటానికి వాళ్ళకి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ఎన్నో క పథకాలను కూడా ఇస్తున్నది